ఉత్తర భారతదేశంలోని భాష హిందీ హిందీలో మాట్లాడతారు అక్కడ ప్రజలు అందరు హిందీలో మాట్లాడతారు కానీ దక్షిణ భారతదేశంలో ప్రజలు అందరు కూడా తెలుగు తమిళ్ అలా ఈ వే వేరు వేరు భాషలలో మాట్లాడుతారు అలాగే అక్కడ బట్ట బట్టలు కూడా తేడా బట్టలు వేసుకునే బట్టలు కూడా చాలా తేడాగా ఉంటుంది వాతావరణం కూడా తేడాగా ఉంటుంది అక్కడ పంజాబీ డ్రస్సు చున్నీ చూడీదార్లు వేస్తారు కానీ దక్షిణ భారతదేశంలో చీర లంగా ఓణి సాంప్రదాయకంగా వేసుకుంటారు అయితే వాతావరణంలో కూడా అక్కడ ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగా ఉంటుంది కాని దక్షిణ భారతదేశంలో అంత చలి అనేది ఉండదు మంచు ఎక్కువగా పడుతుంది ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అంత మంచు ఎక్కువగా ఉండదు అంతేకాకుండా రాజకీయాల రాజకీయ పరంగా కూడా ఉత్తర భారతదేశం చాలా ఎక్కువగా రాజకీయాలు ఉంటాయి దక్షిణ భారతదేశంలో కూడా ఉంటుంది కానీ అంత ఎక్కువగా కనబడదు అసలు దక్షి ఉత్తర భారతదేశంలో అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంటుంది చదువుకునే వాళ్ళు చాలా ఎక్కువ కానీ దక్షిణ భారతదేశంలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ భౌగోళిక అవకాశాలు ఏమి ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళ యొక్క వేషం భూష్ వేషాలు మాట తీరు అంతా కూడా వేరు వేరుగా ఉంటాయి కానీ మనది ఐకమత్యం దక్షిణ భారతదేశంలో కొంత భారతీయుల మధ్య ఐకమత్యము అనేది ఉంటుంది